ఈరోజులలో ఎక్కువగా ఉపయోగించే యాప్లు ఏమిటంటే చాలాసార్లు ఎఫ్బి ఉంటుంది ఒకసారి మీరు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మీరు ఎఫ్బిల సర్చ్ సర్చ్ చేస్తు ఉంటే సర్చ్ చేస్తు ఉండచ్చు మీరు అన్నీ కొత్త కొత్త అప్డేట్స్ వస్తు ఉంటాయి వాళ్ళు వీళ్ళవి ఉంటాయి తర్వాత వచ్చే యాప్ షార్ట్స్ ఇక షార్ట్స్ పెట్టుకుంటు కూర్చుంటే పెట్టుకుంటు కూర్చున్నట్టయితే మీరు మార్నింగ్ నుంచి రాత్రి వరకు షార్ట్స్ చూసిన మీ డాటా అయిపోవాలి కానీ షార్ట్స్ మాత్రం అయిపోవు అండి దాంట్లో పక్కా అట ఎన్నో రకాలమైన క్రియేటివిటీస్ దాంట్లో అవి షార్ట్స్లో ఉంటాయి మీకు దాంట్లో తర్వాత నెక్స్ట్ వచ్చే యాప్ వైటీ అనగా యూట్యూబ్ వైటీ యూట్యూబ్లో ఇక మీకు అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఎట్లా అనేది ఏదన్న ప్రాజెక్ట్ చేయాలన్న కూడా మీకు ఇన్ఫర్మేషన్ దాంట్లో దొరుకుతుంది ఈ ప్రాజెక్ట్ మీకు ఎలా చేయాలి ఎలా చేయాలి ఏమేమి రిక్వైర్మెంట్ ఉంటుంది ప్రాజెక్ట్కి సంబంధించింది తర్వాత సినిమాలు దొరుకుతాయి యూట్యూబ్లో దొరకంగా పాత సినిమాలు అన్నీ చూసుకోవచ్చు నువ్వు కొత్త కొత్తవి కాకుండా ఓకేనా నెక్స్ట్ వచ్చి స్మార్ట్ఫోన్ల యూజ్ చేసేది ఎక్కువ యూజ్ చేసేది గేమ్స్ ఇక గేమ్స్ అంటారా చిన్నపిల్లలకు గేమ్స్ వేరే ఉంటాయి పెద్దవాళ్ళ గేమ్స్ వేరే ఉంటాయి చిన్నపిల్లల గేమ్స్ అంటే టీనేజర్స్ టీనేజర్స్కని ఈ పబ్జీ అంటరా పబ్జీల చికెన్ బిర్యానీ తినడానికి ఎంతమందిని చావకొడతారో తెలియదు కానీ నిజంగా అంత టెంప్టేషన్ ఉంటుంది పబ్జీ గేమ్ అంత ఇన్వాల్వ్మెంట్ ఉంటారు వాళ్ళు దాంట్లో పబ్జీలో అది ఒక్కరోజు ఆడకపోతే పబ్జీ ఆడకపోతే ఏదో పోయినట్టు ఏదో లోకంలో వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది మాకు అది ఆ పబ్జీ గేమ్ ఇంకా ఎన్నో రకాల గేమ్స్ ఉన్నాయి ఎగ్జాంపుల్ ఇంకోటి తంబోలా ఆ తంబోలా ఆడేడప్పుడు అంతే ఒక్కొక్క ఒక్కొక్క గేమ్ దాదాపు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైమ్ తీసుకుంటుంది ఒక గేమ్ ఆ గేమ్లో ఒక్కొక్క ఏమంటారు నెంబర్స్ తీస్తు ఉంటే దాంట్లో ఇక పక్కా టెన్షన్ అరె మా నెంబర్ ఎప్పుడు వస్తుంది మా నెంబర్ ఎప్పుడు వస్తుంది అని ఒక టెన్షన్ అన్నమాట ఇవన్నీ మనం దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అవుకుంటు పోతు ఉంటాం గేమ్స్లో పర్టికులర్గా ఈ యాప్స్ అన్నింటిలో ఇక యాప్స్ వల్ల నష్టాలు ఏమున్నాయి అంటే నష్టాలు అంటే రేడియేషన్ ఫోన్ వల్ల రేడియేషన్ మాత్రం ఖచ్చితంగా ఒక పెద్ద నష్టం అది ఆ రేడియేషన్ వల్ల ఎన్నో రకాల డిసీజెస్ వస్తున్నాయి మనకు ఆ తర్వాత లాభాలు అంటారా లాభాలు పర్టికులర్గా ఏమి లేవు అంతగనం ఆ ఫోన్కి మనం అడిక్ట్ అయిపోతున్నాం అంతే అది కూడా నష్టం ఆ ఫోన్కి హ్యాబిచ్యువేట్ అవుతున్నాం అది కూడా నష్టం లాభాలు అంటారా మనకు ఎక్కడ ఉన్నామో మన ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మన ఫోన్లో మాత్రం మనకు ఉంటుంది అది ఒకటి ప్లస్ పాయింట్